హలో నేను సుశీలాని అండీ మా ఇంట్లో ఫ్యూజ్ పాడైపోయిందండి అవునండి పోద్దున నుంచి అసలు మా ఇంట్లోకి కరెంట్ కూడా రావట్లేదండి ఎందుకిలా అయ్యిందో కూడా అర్థం కావట్లేదు మాకు అంటే ఈమధ్య మేము గ్రైండర్ వాషింగ్ మిషన్ అలాంటివి కొన్నామండి అవి రెండూ ఒకేసారి వాడేశాము అప్పుడు వెంటనే ఫ్యుజ్ బయటికి వచ్చేసింది ఇంకా అప్పటినుంచి కరెంట్ రాలేదండి మాఇంటి దగ్గర ఉన్నవాళ్ళందరికీ కరెంట్ ఉంది కానీ మాకు అయితే లేదండి సరే మాది ఉండ్రాజవరంలో చివటం రోడ్ దగ్గరికి రావాలండి అక్కడ గవర్నమెంట్ హాస్పటల్ ఉంటుంది అక్కడ పక్కనే అండి మా ఇల్లు అవునండి పోద్దున నుంచి కరెంట్ కూడా లేదండి మాకు అసలు సరేనండి కొంచెం తొందరగా రండి ఇబ్బంది పడుతున్నాము కరెంట్ లేకుండా తప్పకుండ మర్చిపోకుండా రండీ లేకపోతే కష్టమైపోతుంది పనులు చేసుకోవడానికి సరేనండి ఉంటానింకా